గుడ్ ఈవినింగ్ ప్రిన్సిపల్ గారు నేను రవళిని సార్ నేను బయాలజీ టీచర్ని పిం పిల్లలు టీచింగ్ చేస్తుంటే అల్లరి చేస్తున్నారు పేపర్స్ చింపేస్తున్నారు క్లాసురూమ్ కొంచెం సరిపోవట్లేదు కొంచెం క్లాసెస్ పెంచాలి ఫ్యాకల్టీ పెంచాలి అవును సార్ కానీ టీచింగ్ చేస్తుంటే అల్లరి చేస్తుంన్నారు కొంచెం సీసీ కెమెరాలు పెట్టడం అలాంటివి ఏర్పాట్లు చెయ్యండి అవును సార్ నా ఒక్క ఒక్క ఒకదాన్నే ఏబుల్ చేయలేకపోతున్నాను సార్ అంతమంది పిల్లలతో చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఇంకొక ఇంకొక వాలంటీర్ని పెట్టండి అలాగే టీచింగ్ టీచింగ్ టీచింగ్కి కొంచెం తొందరగా కొంచెం తొందరగా చెయ్యండి సార్ ఎందుకంటే ఇక్కడ ఒకదాన్నే చెప్పడం పిల్లలు అల్లరి చెయ్యడం మళ్ళీ క్లాసెస్ సరిగా అవ్వట్లేదు ప్రతిరోజు ఒక్కదాన్నే డీల్ చేయలేకపోతున్నాను ఓకే సార్ ఉన్నాయి సార్ కాకపోతే పిల్లలు సరిగా వినట్లేరు రెండు సెక్షన్లుగా డివైడ్ చేసి చెప్తే కొంచెం బాగుంటుందని నా ఒపీనియన్ సార్ ఓకే సార్ అలాగే మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుందేమో అనేసి అనుకుంటున్నా సార్ నేను అదే సార్ అదే కంటిన్యువస్గా క్లాసులు చెప్పడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఇలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్

ఓకే సార్ ఓకే ఓకే సార్ వీళ్ళకి క్లాసురూమ్స్ అవి తొందరగా జరిగేలా చూడండి సార్ ఓకే సార్ అలాగే ఫ్యాకల్టీస్ కూడా పెంచండి సార్ త్యాంక్ యూ సార్